హలో మహితాగారాండి హలో మహితగారు కూరగాయలు కూరగాయల షాప్ ఉన్నదాండి నేను మామూలుగా అంటే ఇంట్లోనే ఉంటానండి నాకు కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లిగడ్డ కావాలండి మేడం ఇది పచ్చిమిర్చి ఎండుమిర్చి రేట్ ఎంతుంది మేడం అల్లం ఉల్లిగడ్డ ఎట్లుందండి అల్లం అల్లం వెల్లిగడ్డ రేట్ ఎట్ ఎంతుందండి అంతా కూడా అయితే ఎండుమిర్చి కాకుండా ఇప్పుడు ఎండుమిర్చి కారంపొడి ఉంటుంది కదా పౌడర్ వేసింది ఆ పౌడర్ ఎంతుందండి రేటు పచ్చిమిర్చి ఎంతుందండి పచ్చిమిర్చి ఎంతుందండి రేటు పచ్చిమిర్చి రేట్ ఎంతుందండి అవునా ఇంకేమన్నా రేట్ తగ్గించగలరా అండి అల్లం వెల్లిగడ్డకి అవునండి మాకు ఇంట్లో ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ కోసం ఒక ఐదు కిలోల అల్లం వెల్లిగడ్డ కావాలి రెండు కిలోల కారంపొడి కావాలండి ఇంకా ఎంత ఎంత రేట్ తగ్గిచ్చగలగుతరో చెప్తారా అండి

అవునండి పచ్చిమిర్చి కూడా తీసుకుంటామండి టూ టు ఒక రెండు మూడు కిలోలు తీసుకుంటాము సరే అండి మీ దగ్గర మొత్తం ఒకేసారి ఒకేసారి తీసుకుంటామండి రేపు ఉదయం వస్తామండి